నాకు సంతోషాన్ని ఇచ్చే ప్రధాన విషయాల్లో ఒకటి క్రికెట్ మరియు సినిమాలు దానితో పాటుగా పుస్తకాలు చదవడం అనేది కూడా నాకు ఒక అలవాటు అలా చేస్తున్నప్పుడు నేను చాలా ఆనందాన్ని పొందుతాను పుస్తకాలు చదువుతున్నప్పుడు తెలియని విషయాలు తెలుసుకోవడం ద్వారా నాలో ఆత్మస్థైర్యం మరింత బలపడుతుంది జీవితంలో ఎలా ముందుకు వెళ్ళాలి అనేది ఆత్మస్థైర్యాన్ని ఆత్మస్థైర్యంతో దేనినైనా ఎలా ఎదుర్కోవాలని పుస్తకాలు నేర్పిస్తాయి శారీ శారీరక దృఢత్వం కోసం నేను క్రికెట్ ఆటను ఎంచుకుంటాను అది నాకు శారీ శారీరకంగా ఆరోగ్యాన్ని కలగజేయడంతో పాటు నాకు ఎంతగానో ఆనందాన్ని ఇస్తుంది